మనము మన సంస్కృతి సంప్రదాయాలు చాలా బాగుంటాయి మన మనమా మన దేశంలోనే కొన్ని కొన్ని సంస్కృతి సం పండగలు మనం సంప్రదాయంగా మనం జరుపుకుంటాం ఆశ పండగలు జరుపుకునేటప్పుడు ఆ పండగల్లో మనం వచ్చేటప్పుడు మనం మనం ఉదాహరణకి తీసుకుంటే మనకి మనకి వినాయక చవితి వస్తుంది వినాయక చవితి వచ్చేటప్పుడు కొన్ని ఆ యొక్క ఆ పండుగ వచ్చినప్పుడు ఒక వంట తయారు చేసుకుంటాం ఆ వంటకాలలో కొన్ని కొన్ని కావాల్సినవన్నీ తెచ్చుకొని ఆ వంట తయారు చేసుకుంటాం అలాగే దసరా దసరా వచ్చినప్పుడు కొన్ని వంటకాలు మనం తయారు చేసుకుంటాం అదేవిధంగా మనకి చాలా పండగలు వచ్చేటప్పుడు ఏ పండగకి ఏ వంట చేసుకోవాలి ఏ పండగకి ఏ వంట చేసుకోవాలి అనేది మనకి మనకి తెలుసు కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలు మనకి తెలుసు కాబట్టి ఆ పండగల్లో మనం ఈ విధంగా తయారు చేసుకొని ఇంకా కావాల్సిన కొన్ని కొన్ని వ్యా కొన్ని కొన్ని కలుపుకుంటే బాగుంటది కొన్ని వస్తువులు కలుపుకుంటే వంట చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం ఏం చేస్తాం అంటే ఆ ఇక కావాల్సినయన్ని తెచ్చుకుని ఆ పండగలకి ఆ సంస్కృతికి మనం ఆ యొక్క మనం సంప్రదాయం ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వంటకాలు తయారు చేసుకోవడం మన బంధుమిత్రులు వస్తారు కానీ వచ్చినప్పుడు ఆ వంటకాలు తయారుచేసి మన బంధుమిత్రులతో అందరితో మనం కలిసి అవి మనం తింటాం ఆ తిని మనమని చాలా బాగుంటుందన్నమాట ఆ సంప్రదాయాలు ఎవరైనా సరే ఆ పండుగలు ఇది ఈ పండగల్లో ఈ వంట చేయాలి ఈ పండగల్లో ఈ వంట చేయాలి అనేది చాలా మన మనకు తెలుసు కాబట్టి మన సంస్కృతగా భాగం కాబట్టి మనం మనం ఆ యొక్క ఆయన్ని కూడా మనం తయారు చేసుకుని మన ఏమన్నా ఉంటే ప్రయో ఇంకా కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటాం కొన్ని కొన్ని కొన్ని వస్తువులు ప్రయోగాలు చేసుకుని అవి బాగుండేటట్టుగా మనం చూసుకుంటామన్నమాట